ఆంధ్రప్రదేశ్లో కాలక్రమేణా జనాభా తగ్గుదలలో ఉంది ఇందులో పురుషులు సుమారు వెయ్యి మంది ఉండగా స్త్రీలు తొమ్మిది వందల ఇరవై ఉంటున్నారు జనాభా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి స్థానిక ప్రదేశాల నుండి పట్టణాలకు వలసలు వెళ్ళడం ఎక్కువగా అయ్యింది పూర్వంతో పోలిస్తే జనాభా చాలా తగ్గింది ఎందుకనగా వ్యక్తి యొక్క నిత్య అవసరాలు ఖర్చులు వైద్యం విద్య ప్రధానంగా భౌగోళిక పరిస్థితులలో మార్పుల వల్ల జనాభా తగ్గుతుంది ఉపాధి అవకాశాల కోసం పల్లె ప్రజలు పట్టణాలకు వలసలు వెళ్ళడం సర్వసాధారణమైంది ఈ విధంగా గ్రామాలలో జనాభా తగ్గుతుంది పట్టణాలలో జనాభా పెరుగుతుంది దీనివల్ల రవాణా వ్యవస్థ కూడా పెరిగింది అంతేకాక దీంతో సమాచార వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది